వంట చేయడం అనే నా అభిరుచిని నా వృత్తిగా చేసుకోవాలని నేను అనుకున్న అది ఎలాగో అంటే నాకు వంట మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది అంటే బాగా చేస్తా బాగా చేస్తాను ఎందుకంటే చిన్నగున్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళు చేస్తున్న ఇంటి పక్కన వదిన వాళ్ళు చేస్తున్న ఊరికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేదాన్ని వదిన అది ఎట్ల చేయాలి ఫస్ట్ ఏం వేయాలి నెక్స్ట్ ఏం వేయాలి అట్లా అట్లా బాగా నేర్చుకునేదాన్ని వంట బాగా అంటే బాగా చేసేదని కానీ దానిమీద నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది దానిమీద ఇంట్లో కూడా ఏదన్న చేసినానుకో బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు అని మా మమ్మీ మెచ్చుకునేది డాడీ కూడా మెచ్చుకునేవాడు అక్క కూడా ఇష్టంతో తినేది ఏదైనా ఫ్రై చేయాలంటే అమ్ములు నువ్వే చేయి అమ్ములు నువ్వే చేయి అని అనేవాళ్ళు అట్లా నేనే చేసేదాన్ని మా ఇంట్లో మావాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి బాగా చేస్తుంది బాగా చేస్తుంది అని ఇంకా చేయి ఇంకా మంచిగా నేర్చుకో మమ్మీ ఏదైనా మిస్టేక్ అయితే చెప్పేది కాదు ఇంకొకటి చేయి అని బాగా చెప్పేవాళ్ళు అట్లా చెప్పడం ద్వారా ఇంకెక్కువ నాకు వంట మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను బాగా చేస్తుందనంగానే నేను ఇంకెక్కువ పొంగి పొంగిపోయి బాగా చేసేదాన్ని ఎట్లా అంటే

కానీ ఆర్థిక పరిస్థితి వల్ల అట్లా లేదు ఇప్పుడు కానీ వంటలు మాత్రం నాతో మా ఇంట్లో అయినా మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళినా నాతోనే చేయిస్తారు ఎందుకంటే బాగా చేస్తా అని ఎందుకంటే చిన్నప్పటినుంచి బాగా నేర్చుకునే దాన్ని వంట గురించి అని వంట నాకు ఫస్ట్ ఎట్లా నచ్చడం అంటే అమ్మ చేస్తుంటే ఫస్ట్ చికెన్ చేయడం చూసి నేర్చుకున్నాను అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలు వంకాయ బెండకాయ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకునేదాన్ని మా వదిన వాళ్ళు కూడా ఎప్పుడన్నా చేయలేకపోయినా కూడా నన్ను పిలిపించి మరి చేయించుకునే వాళ్ళు మా డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళయితే బాగా చేస్తుంది ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఏం కాదు బాగానే చేసావురా చెయ్యని బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎప్పుడు వద్దని ఏం చెప్పేవాళ్ళే కాదు నువ్వు చేస్తావురా నువ్వు చేస్తావురా నాకెప్పటికైనా ఒక పెద్ద చెఫ్ కావాలని ఉండేది అంటే నేనే చేసి మిగతా వాళ్ళకు వర్క్స్ అప్పగించడం నేను కొంతమందికి నేర్పించడం అలాంటిది నేనెట్లంటే అన్నీ బయట ఫుడ్స్ బయట తిండి అలాంటివి కాకుండా నేచురల్గా నార్మల్గా వండాలి

కాకుంటే పెద్దగా హోటల్ పెట్టి మిగతా వాళ్ళకి పనులు చెప్పి నేను వంట నేర్పీయాలి అనేది ఒక కోరిక అది ఎప్పుడైనా చేస్తానుంటది కాని చెయ్యాలి ఇప్పుడు ఆర్థిక కాబట్టి ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను అది వృత్తిగా అంటే ఇక నాకు చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయిన అట్లా ఇగో అది చెయ్యాలి ఎప్పటికైనా పెద్దగా కావాలి వంటలలో వంటలలో చెఫ్ కావాలంటే చాలా చాలా చీప్ గానే అనుకుంటారు కొంతమంది కాకపోతే అందులో గొప్పగా ఉండాలి నేను నా అంతలో నేనే మనీ సంపాదించాలి నా అంతలో నేనే హోటల్ పెట్టాలి అని ఉన్నది ఎప్పటికైనా చేస్తాను మా ఇంట్లో కూడా నాకు పర్మిషన్ ఇచ్చేసారు ఎందుకంటే నేను చేస్తాను వాళ్ళు తిన్నారు కదా తిని వాళ్ళ టేస్ట్ కూడా తెలుసు ఎందుకంటే బయటవి ఏవీ నేను యూస్ చెయ్యను ఎందుకంటే అనారోగ్యమైతరు ఇట్లా మంచిగా ఉండవు టేస్టీగా ఉండవు అని ఇంట్లో ఇంట్లోవే నేను కొత్త కొత్తగా సృష్టిస్తా ఏమైనా పడేసేవి ఉంటే నేనే కొత్తగా అవి వేరే విధంగా చేసి మరి టేస్ట్ వచ్చేలా చేస్తాను

ఎప్పుడైనా చెయ్యాలే నేను చేస్తాను ఇంకా వంటలు ఎట్లా నాకు అభిరుచి ఇచ్చినాయంటే అందరూ ఏంటేంటో చేస్తారు నేను ఉన్న వాటిలోనే అందుఅందులో అందుఅందులోనే చేస్తా ఇంకా మా ఇంట్లో వాళ్ళయితే దానికేం అనరు ఏదైనా ఒకవేళ లేకుండా బయట నుంచి తెచ్చినా కూడా మనీ ఇస్తారు మంచిగా తెచ్చుకో మమ్మీ నేర్చుకో చేయి చేయి అని చెప్తారు ఇక వంట చేయడం అంటే చాలామందికి ఇంట్రెస్టే ఉంటుంది కాకుంటే నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ అంటే

తినడానికి కొంత మంది ఉండరు వాళ్ళకలాంటిదే నేను మంచి ఫుడ్ అందించాలి నేను ఒక హోటల్ పెట్టి అందరికీ ఫ్రీగా పంచాలి అనేదే నా కోరిక ఎప్పటికైనా కనీసం నేను హోటల్ పెట్టకపోయినా వంట చేసి తిండికి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఫ్రీగా అందించాలన్నది కోరిక బయట ఫుడ్ చాలామంది ఇస్తారు రీల్స్ కోసం దానికోసం దీనికోసం యూట్యూబ్లల్లో అప్లోడ్ చేయడం కోసం ఇస్తున్నట్టు నటిస్తారు కానీ నాకదంతా వద్దు కానీ